జనరల్గా మహమ్మారి అంటే మనం దేన్ని అంటున్నాం కరోనా వైరస్నే కదా కరోనా వైరస్ వచ్చిన టైంలో చదువుకోడానికి అంటే మనకి చాలా ఇబ్బంది అయ్యేది లాక్డౌన్ పెట్టారు సిక్స్ మంత్స్ సెవన్ మంత్స్ ఇంటి పట్టునే ఉన్నాము ఎలాంటి ఈ ఎలాంటి స్కోప్ లేదు చదువుకోవడానికి అలాంటి టైంలో డిజిటల్ టెక్నాలజీ వర్క్అవుట్ అయింది అంటే ప్రతి ఆండ్రాయిడ్ మొబ్ సారి ఐమీన్ స్టూడెంట్స్ దగ్గర ఉండే ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా మనకు ఏమైంది డిజిటల్ క్లాసెస్ అనేవి అదే లైక్ జూమ్ మీట్ పెట్టుకొని డిజిటల్ క్లాసెస్ చెప్పుకోవడం అనేది జరిగింది అలా డిజిటల్ క్లాసెస్ చెప్పుకోవడం వల్ల ఏమైంది అంటే అలా మనకి ఒక కరోనా అనే వైరస్ అనేది ఏ ఎంటర్ అయినా మన ఎడ్యుకేషన్న్ని మనం ఆపలేదు దాని విధంగా మనకు బాగా యూస్ అయింది అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే దాని తర్వాత ఇంకా ఆ డిజిటల్ లెర్నింగ్ అనేది ఎక్కువగా పెరిగింది ఏంటి ప్రతి ప్రతి దానికి ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ అలా పెరగడం బాగా ఉంటుంది కానీ దాని వల్ల యూజెస్ ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవచ్చు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి నేర్చుకోవచ్చు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి వేరే వాళ్ళకి క్లాసెస్ ఇవ్వచ్చు అంతవరకు బాగా ఉంటుంది కానీ డిజిటల్ క్లాసెస్ వల్ల ఎక్కువ ఎలక్ట్రిసిటీని యూస్ చేస్తున్నాము నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్టూడెంట్ ఏమి చేస్తున్నాడు అన్నది ఫ్యాకల్టీకి తెలియదు వాడేం చేస్తాడు వీడియో ఆఫ్ చేసి ఓకే మేడం ఓకే మేడం అనడం రైస్ రైజ్ హ్యాండ్ చేయడము వాట్సాప్లో పోయి ఎవరితోనో చాట్ చేసుకోవడము లేదంటే ఇంస్టా ఇంస్టాలో పోయి రీల్స్ షేర్ చేసుకోవడము అలాంటివి అన్నీ జరుగుతు ఉంటున్నాయి కాబట్టి డిజిటల్ క్లాసెస్ వల్ల ఎంత అయితే బెనిఫిట్స్ ఉన్నాయో అంతే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి